అవును మా యొక్క ఊరిలో ప్రతి ఆదివారం సంత అనేది జరుగుతుంది ఇది వారానికే ఒక్కరోజు మాత్రమే ఉంటుంది కాబట్టి చాలా జనమనేది ఇక్కడికి వస్తూ ఉంటారు అలాగే ఇక్కడ రేట్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి అలాగే కూరగాయలు చాలా తక్కువ రేటుకొస్తాయి మనకి ఏం కావాలన్నా ఇక్కడ అన్ని దొరుకుతాయి అలాగే మాంసం కానీ చేపలు ఎటువంటి మాంసాహారం నీచుపా ఈ యొక్క ఏదన్న కానీ ఇక్కడికి తాజాగా వస్తాయి అయ్యే తక్కువ కూడా వస్తాయి ఈ యొక్క మార్కెట్లో ఈ ఒక్కరోజు జరిగే మార్కెట్కి చాలా జనం వస్తుం వల్ల చాలా రద్దీగా ఉంటుంది దాదాపు మనం ఆ యొక్క మార్కెట్లో నించి మధ్యలో నించి బయటికి రావడానికి దగ్గర దగ్గరగా అరగంట పట్టినా ఆశ్యర్యపడవలసిన అవసరం లేదు ఎందుకంటే అంత జనంతో గందరగోళంగా ఉంటుంది అదయ్యాక మళ్ళా మనం బండి మీద వెళ్తే గనక అది తీసుకోడానికి ఒక పావు గంట దాక పట్టేస్తుంది ఇది చాలా రద్దీ ప్రదేశం ఎన్ని వారాలైనా ఏ వారంలోను పెట్టరు ఆదివారమే పెడతారు కాబట్టి ఆదివారం అందరూ కూడా దాదాపు ఇంటికాడే ఉంటారు కాబట్టి ఇగ అందుకు కొంత ఎక్కువ జనం అనేది ఎక్కువ మోతాదులో మనకి ఈ యొక్క సంతకు వెళ్తారు అలాగే ఈ యొక్క సంత కూడా చాలా పెద్దది చాలా అన్ని రకాల సామాన్లు కానీ అన్ని రకాల కాయగూరలు గానీ అన్ని రకాల నీచు పదార్థాలు కానీ అవి ఇంకా ఏవన్నా కావాలన్నా మామిడి పండ్లు ఏమన్నా పచ్చళ్ళకి కావాలన్నా కారం ఆడించుకోడానికి ఎండుమిర్చి కావాలన్నా ఏది కావాలన్నా కూడా మనకి ఇక్కడ చౌకగా దొరుకుతాయి అలాగే మంచి నాణ్యత కూడా ఉంటుంది ఎందుకంటే ఇక రైతులు అయ్యాక పంట పండించుకొని నేరుగా ఈ యొక్క మార్కెట్ దగ్గరికి వచ్చి ఈ ఈ అమ్మే పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి అక్కడ సంతలో ఎక్కువ జనం అందుకో కొంత ఉంటారు ఈ యొక్క ప్రతివారం సంత చాలా బాగా జరుగుతుంది చాలామంది ఎక్కువ మంది కూడా ఇక్కడికి వచ్చి ఒక సంతలో చూసి ఆనందించి వెళ్తారు అరే తినుబండారాలు కూడా ఇక్కడ ఉంటాయి అంటే పానీ పూరి చాట్టు ఈ ఐస్క్రీమ్ బండ్లు అలాగే రస్నా బండ్లు నిమ్మ సోడాలు అలా చాలా ఉంటాయి ముఖ్యంగా తినడానికైతే ఇక్కడ ఏసే మిరపకాయ్ బజ్జీలనేవి సంతలేసే మిరపకాయ్ బజ్జీలు చాలా బాగుంటాయి అయి చాలా వేడిగా అప్పుడప్పుడే మ మన ముందే ఆడు వేపుతాడు అవి కూడా చాలా బాగుంటాయి అయి తినడానికి కొంతమంది కూడా పనికట్టుకొని మరి వస్తారు సంతకు ఈ ఒక ఒక్కరోజు ఆదివారపు సంత అనేది మా యొక్క ఊర్లో చాలా అద్భుతంగా చాలా బాగా జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా వారం సరిపడ ఆ సరుకులన్నీ కూడా కొనుక్కొని ఈ యొక్క సంత నుంచి వెళ్తారు